హలో సార్ నమస్తే నేను విదేశాలకు వెళ్ళి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో పాల్గొనాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను అది ఇప్పుడు కుదరటం చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు అందుకే పాస్పోస్ట్ రెడీ చేసుకుంటున్నాను దానికి సరైన పత్రాల కోసం నేను కాలేజీకి వచ్చి మీ దగ్గర దరఖాస్తు మీద సంతకాలు తీసుకోవాలి సార్ చాలా సంతోషంగా ఉంది సార్ మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు